నెల్లూరు జిల్లాలో ఆరోగ్య సమస్యలపై మరి చాలా అందుబాట్లో ఉంటున్నాయి ప్రజలకు అన్నీ విధాల వ వ ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం స్పందిచ్చి ఆరోగ్య సమస్యలను చాలా మెరుగుపరుస్తున్నారు సమయానికి గ్రామాల్లో ఆశా వర్కర్లు ఏ సమయంలో అయినా ఆశా వర్కర్లు అందుబాటులో ఉంటూ ప్రజల క్షేమం కొరకు ఆరోగ్య భద్రతల కొరకు శ్రమిస్తూ ఉంటున్నాము గ్రామంలో మరియు హోమ్ డెలివరీలు చే జరక్కుండా అలాగే ఏ ఆపదలొచ్చినా వెంటనే వాళ్ళింటికెళ్ళి వాళ్ళని పలకరించి హాస్పిటల్కి తీసుకెళ్ళటం వాళ్ళకి వైద్య సహకారం అందించడం అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మరి గర్భవతులకి కావచ్చు మరలాగే ఇంకా బాలింతలక్కావచ్చు ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలన్నీ కూడా ప్రభుత్వం అందిస్తూ అన్నీ విషయాల్లో ప్రభుత్వం ప్రజలకి సహాయపడుతుంది అలాగే ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్లో మరి ఆపరేషన్ చేస్కునే వెసల్బాటు కూడా ప్రభుత్వం కలిపించి అన్నీ విధాలా అన్నీ భీమాలను మరియు ప్రభుత్వం అందుబాట్లో చేస్తుంది అన్నీ రంగాల్లో వైద్య రంగాన్ని వైద్య రంగానికి ప్రాధ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది